మా గ్రామంలో నిర్వహించే వ్యాపారాలంటే ఏంటండీ చాలా రకాల వ్యాపారాలుంటాయ్ అండి ఒకటి కూరగాయల వ్యాపారం వాళ్ళు సొంతంగా పంట పండించుకొని వాళ్ళు తీసుకొచ్చి ఈ రైతు బజార్లో అమ్ముతూ ఉంటారండి ఈ కాయగూరలు కాకుండా ఇంకోటేంటంటే పళ్ళ వ్యాపారాలండి పళ్ళ వ్యాపారాలు వాళ్ళు తోటల్లో పండించుకున్న పళ్ళను తీసుకొచ్చి ఇక్కడ తక్కువ అంటే అటు కొనుక్కునేవారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అమ్మేవానికి ఇబ్బంది లేకుండా ఏంటంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఈ ఈ ఆ యొక్క రేట్ అనేది ఫిక్స్ చేసి వాళ్ళమ్ముతూ ఉంటారండి ఈ వీట్లని మినహాయించి వివిధ చాలా రకాల వ్యాపారాలు జరుగుతాయండి నూని సంబంధించి లేకపోతే చిరు ధాన్యాలు ధాన్యానికి సంబంధించిన వ్యాపారాలు నెక్స్ట్ అలాగే బట్టలకు సంబంధించిన వ్యాపారాలు లేకపోతే పూల వ్యాపారాలు ఏదైనా పెళ్ళిగ్గాని లేకపోతే ఏదైనా ఇలా ఓణీ ఫంక్షన్ కి కాని ఇలాంటి వాటికి సంబంధించి పూల వ్యాపారాలు అంటే ఇంక మన చుట్టూ పక్కల జరిగేది ప్రతీది వ్యాపారమేనండి కూరగాయలు దగ్గరనుంచి మనం వేసుకొనే బట్టలు మనం కొనుక్కొనే మెడిసిన్ మనం వా వా కొనుక్కునే మందుల వరకు ఏంటంటే ప్రతీ ఒకటి వ్యాపారమేనండి వ్యాపారంలేకుండా మనదగ్గరికి ఎలా వస్తాయండి వస్తువులు రావు కదండి వ్యాపారం చేస్తేనే ఆ వ్యాపారం ద్వారానే మనదగ్గరకి ఒక వస్తువు అనేది వస్తాది అండి ఇవి కాకుండా ఇంకా ఏ ఇంకా ఏ వ్యాపారాలున్నాయంటే అండి ఈ ఇ వాళ్ళు సొంతంగా వాళ్ళు తయారు చేసే చేత్తో తయారు చేసిన పచ్చళ్ళు కానీ లేకపోతే ఈ కోళ్ళ ఫారంలో చికెన్ వ్యాపారంగాని లేకపోతే వాటి గుడ్ల వ్యాపారం గాని లేకపోతే ఇలాగ మాంసాలకు సంబంధించిన వ్యాపారాలు కాని నెక్స్ట్ బట్టలకు సంబంధించిన వ్యాపారం లేకపోతే వస్తువు రూపంలో ఉన్న వస్తువుకి సంబంధించిన వ్యాపారాలు ఇటువంటి వన్నీ ఏంటంటే కొన్ని వ్యాపారాలండి ఇవి కాకుండా పుస్తకాలకి సంబంధించిన వ్యాపారాలు నెక్స్ట్ సా సామాన్లకి సంబంధించిన టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ వీటికి సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ వ్యాపారాలు మా గ్రామంలో జరిగే ఒక ఒక వ్యాపారాలండి ఇవన్నీ